హలో మేము మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నామండి మేము తిరుపతికి రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకున్నామండి అయితే అవి క్యాన్సిల్ చేసుకున్నాము ఇప్పుడు మాకు డబ్బులయితే రిటర్న్ రాలేదు ఎప్పుడొస్తాయి ఏంటి వివరం చెప్తారని చేశాము ఓకేనండి అలాగేనండి